హలో మేడం నా పేరు రాజేశ్వరి నేను ఫారిన్ నుంచి ఇండియా వద్దామని అనుకుంటున్నామండి అంటే ఇండియాలో కొన్ని రోజులు స్టే చేసేదుంది మేము టెన్ డేస్ స్టే చేస్తామండి మేమా ట్వంటీ సెకెండ్ అండి మేము ల్యాండ్ అయ్యే దగ్గర నుంచి మళ్ళీ వచ్చే వరకు మీరే చూసుకోవాలి హైదరాబాద్ హైదరాబాద్లో మేమా అండి ఫైవ్ మెంబర్స్ ఫైవ్ అండి ఫైవ్ ఫైవ్ మెంబర్స్ వస్తాము అంటే మాకు కొన్ని డివోషనల్ ప్లేసెస్ అవి హిస్టారికల్ ప్లేసెస్ లాంటివి ఇలాంటివి ఏవైనా కొంచెం ప్లాన్ చేస్తారాండి ఓకే మేడం అంటే ఎప్పటిలోపు పెడతారు ఓకే మేడం మరి ఫుడ్ అకామిడేషన్ అది ఎలా చూసుకుంటారు మీరు ప్రొవైడ్ చేస్తే ఎంతవుతుందండి ఓకే మేడం మేం ప్రొవైడ్ చేసుకోవాలంటే ఓకే మేడం అయితే మీరే ప్రొవైడ్ చేయండి షెడ్యూల్ అది ఫిక్స్ చేసి పెట్టండి మాకు ఓకే అయితే కన్ఫామ్ చేస్తా మేడం మీరు షెడ్యూల్ పెట్టిన ఒక టూ అవర్స్లో లేదండి పెద్దవాళ్ళు ఎవరూ లేరు ఓకే మేడం థ్యాంక్ యూ అండి